ఇళయరాజా గారి పాటలు అప్పట్లో ఆ పాటలకు భావం ఉండేది అర్థం ఉండేది అందరికి అర్థం అయ్యేలాగా ప్రతి పదం కూడా ఒక విలువైన అర్థం ఉండేది అందులో మనిషి ఫీలింగ్స్కి కనెక్ట్ అయ్యేది కానీ ఇప్పుడు పాటలు ఓన్లీ మ్యూజిక్ తప్ప మీనింగ్ లేదు అర్థం లేకుండా ఉంది బూత్ బూతులు తప్ప మంచి పదాలు వినబడటం లేదు పాటకు

అర్థం లేని పాటలు ఇప్పుడు